హలో జేకే రెస్టారెంటాండీ మా ఇంట్లో బర్త్ డే ఫంక్షన్ ఒకటుంది దానికి ఫుడ్ ఆర్డర్ ఇద్దామనుకుంట్నాను మీకు వెజిటేరియన్ ఫుడ్ కావాలి రెండు మూడు కూరలు రెండు పచ్చళ్ళు అలాగే మా పెరుగు ఒక స్వీటు ఓ ఫ్రూటు సాంబారు మొత్తం ఇవన్నీ కావాలి ప్రజంట్ మీరేమన్నా ఆఫర్లేమన్నా ఇస్తన్నారా దగ్గరదగ్గరగా ఒక వందమందికి భోజనం ప్లేట్లు అవసరం అయ్యుంటది మాకు ఎంతకివ్వగలుగుతారు నేనైతే వా రెండువందల యాభై అనుకుంట్నాను మీరెంతో ఎంతవరకు ఇవ్వగలుగుతారు ప్రజంట్ పరిస్థితుల్లో మీరు ప్రజంట్ మీరు ఎమన్నా ఎదైనా కస్టమర్స్కి ఏమన్నా ఆఫర్ ఏమన్నా ఇస్తన్నారా ఏమన్నా తగ్గిస్తారా మీరు చెప్పిన దానిమీద ఏమన్నా తగ్గిస్తారా తర్వాత మళ్ళీ ఏ ఫంక్షన్ వచ్చినా మీకే ఇద్దామనుకుంట్నాను